క్రీడలు ఆడుతున్నప్పుడు క్రీడాకారులకు గాయపడిన తర్వాత మేము చేయవలసినవి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాం అది ఎలా అంటే చిన్నగాయాలు లేదా మైకంతో ఉన్న క్రీడాకారులకు దాన్ని ఏమంటారంటే ప్రాథమిక చికిత్స అందిస్తాం అలానే రెస్ట్ ఐస్ కాంప్రెషన్ ఎలివేషన్ విధానాన్ని అనుసరిస్తారు అత్యవసర వైద్య అత్యవసర వైద్యలు కోసం సంప్రదిస్తాం తర్వాత ఫస్ట్ మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా అలా తనని కూర్చోబెట్టి ఎక్కడైతే గాయం తగిలిందో అక్కడ కాటన్తో క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి తనను రెస్ట్ తీసుకోమని చెప్పి చెప్తాం తర్వాత ఆన్ఫీల్డ్ వైద్య సహాయం కలిగిస్తాం ఆట జరిగే ప్రదేశంలో ఫిజియోథెరపిస్ట్ లేదా డాక్టర్లు అందుబాటులో ఉంటారు తీవ్రమైన గాయాలైనప్పుడు స్ట్రచర్ లేదా ఆంబులెన్స్ ద్వారా క్రీడాకారులను ఆసుపత్రికి తరలిస్తాము ఇదేంటంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం ఆటోమేటిక్గా తర్వాత పెద్దగా అది గాయం అయింద అయందని తెలిస్తే మనం ఆంబులెన్స్ ఫోన్ చేసి అక్కడికి పంపిస్తాం తర్వాత ఆస్ ఆసుపత్రి చికిత్స ఎమర్జెన్సీ రూము లేదా స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాల్లో ఆధునాతన తన అధునాతన పరీక్షలు ఎక్సరే అలాగే ఎంఆర్ఐ చేస్తారు అవసరమైన చికిత్సలు శాస్త్రచకిత్స ఫిజియోథెరపీ మందులు అందిస్తారు అలానే మంచి హాస్పిటల్లో ఫస్ట్ మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవన్నీ ఎక్స్రే ఎంఆర్ఐ చేస్తాం అలానే శాస్త్రచకిత్స ఫిజియోథెరపీ మందులు కూడా చేయిస్తాం రిహాబిలిటేషన్ అది అదొక అదొక ఆపరేషన్ చ్చి అదొక థయరీ క్రీడాకారులను త్వరగా క్రీడాకారులు త్వరగా కోలుకోవడానికి ప్రత్యేక పునరావరణ విధానాలను అనుసరిస్తారు ఫిజియోథెరపీ వ్యాయామాలు మరియు మానసిక ఆరోగ్య సహాయం అందిస్తాయి మనకి అంతా అయిపోయిన తర్వాత వ్యాయామాలు అలానే అలా సాయంత్రం పూట చల్ల గాలి తీసుకోవడానికి అలా బయటకి తీసుకెళ్తాం అన్నమాట ఓకే భీమా మరియు ఆర్థిక సహాయం ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు గాయపడిన క్రీడాకారులకు భీమా సహాయాన్ని అందిస్తాయి ప్రత్యేక నిధులు లేదా పథకాల ద్వారా వైద్యులు వైద్య ఖర్చులను భరించడానికి ప్రభుత్వం మద్దతును ఇస్తుంది